నేను ఒక ఒక సంస్థలో పనిచేస్తున్నాను నేను సంస్థలో జాయినయిన కొత్తలో సంస్థకి ఉద్యోగం చేయడానికి వెళ్లిన కొత్తలో ఏమైందంటే నాకు

కాకపోతే నేను ఒక్క రోజులో సాధ్యమైనంత వరకు నేను నేర్చుకొని తర్వాత రోజు కానించి మొదలుపెట్టాను నా పై అధికారి ఇచ్చిన పనిని దానిని ఒక రెండు మూడు రోజ్ రెండు రోజులలో నేను పూర్తి చేసి వారికి ఇచ్చాను వారు ఎంతగానో సంతోషించారు నాకు అ అది సవాలు ఇప్పటికి నాకు గుర్తుంది